మీ పేరేంటి నా పేరు నాగేశ్వరరావు ఓకే ఇంకిప్పుడు ఒక ప్రదేశం చెప్తాను చూడండి ఫస్ట్ అరకు అరకులో ఫస్ట్ మీరు వెళ్ళాల్సిన ప్రదేశం అరకు అరకులో చాలా రకమైన కొండలు పాపికొండలు వాటర్ ఫాల్స్ ఇంకా పచ్చదనం నేచర్ ఆ నేచర్ గట్ర చాలా ఉంటాయి మీరు ఫస్ట్ తప్పకుండా మీరు ఆంధ్రప్రదేశంలో చూడవలసింది అదొకటి అవునండి మీరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం అది ఇంకా అంటే ఇంకా విశాఖపట్నం ఒకటి ఉందండి విశాఖపట్నంలో మనకి సముద్రం ఉంటుంది బీచ్ అలలు ఈ నేచర్కి అదే నేచర్ వచ్చిందండి అది మీరు అక్కడ కూడా వెళ్ళి చూడవచ్చు అది చాలా బాగుంటుంది ఇది మా ఆంధ్ర ప్రదేశ్లో ఉంది